నాకు ముందుగా బైకింగ్ అంటే చాలా ఇష్టము నాకు ఇష్టమైన కొన్ని బైకులు ఏవి అంటే సుజుకి హయబుసా కవాసుకి నింజా సుజుకి జిఎక్స్ జిఎస్ఎక్స్ కవాసుకి నింజా హెచ్ టు మరియు డుకాటీ ఇవి ప్రపంచములోనే అత్యంత వేగముగా వెళ్ళే బైకులు ఇంకా బైకింగ్ విషయమునకు వస్తే ఇలాంటి బైకులతో ఎక్కువ దూరం ప్రయాణించలేము తక్కువ సమయం చాల అత్యంత వేగముగా ప్రయాణించడానికి చాలా సౌకర్యం సౌకర్యముగా ఉంటాయి ఎక్కువ దూరం బైకింగ్ చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు చాల బాగుంటాయి వాళ్ళ బైకులలో కొన్ని ఏమిటి అంటే బులెట్ కానీ లేదా క్లాసిక్ త్రి ఫిఫ్టీ కానీ ఇలాంటి కొన్ని బైకులు చాల బాగుంటాయి ఇవే కాకుండా త్రియంఫ్ బాబర్ లేదా సాధారణమైన బైకులు కూడా పర్వాలేదు కానీ చాల మంది ప్రజలు ఎవరైతే బైకింగ్ ఇష్టపడతారో వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులనే కొనుక్కుంటారు